కోనసీమ జిల్లాలో అనేక ప్రసిద్ధమైన మరియు తరతరాలుగా చెప్పుకునే స్థానిక కథలు గాథలు ఉన్నాయి ఈ కథలు గాథలు జిల్లా యొక్క చరిత్ర సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రజల జీవితాలు గురించి తెలియజేస్తాయి అవి ఏమనగా బయ్యా సూర్యనారాయణ మూర్తి కథ ఈ బయ్యా సూర్యనారాయణమూర్తి ఒక ధైర్యవంతుడు మరియు దేశభక్తుడు కూడా ఈ కథ అతను పదిహేడవ శతాబ్దంలో ఈ ప్రాంతంలో స్థాపించిన రాజ్యాన్ని గురించి చెబుతుంది వెంకటపర్తి రెడ్డి కథ వెంకటరెడ్డి రయ్ ఒక ప్రసిద్ధ వీరుడు ఈ కథ అతను పద్దెనిమిదవ శతాబ్దంలో తన ప్రాంతంలో నివసించిన ఒక రాజు గురించి చెబుతుంది గంజాం బాలయోగి కదా గంజాం బాలయోగి ఒక దివ్యజ్ఞుడు ఈ కథ తన పంతొమ్మిదవ శతాబ్దంలో తను నివసించిన ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి గురించి చెబుతుంది ఈ కథలు గాథలు జిల్లా యొక్క గతాన్ని మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి అవి ప్రజలకు ధైర్యం దేశభక్తి మరియు సహాయం చేసే గుణాలను నేర్పుతాయ్ కోనసీమ జిల్లాలో కొన్ని రహస్య రహస్యమయ్య ప్రదేశాలు ఆసక్తికర కథలు కూడా ఉన్నాయ్ కూనవరం రాజకోట కూనవరం ఒక ప్రసిద్ధ పర్యటక ప్రదేశం ఇక్కడ ఒక రాజకోట ఉంది అది పదహారవ శతాబ్దానికి చెందినది ఈ కోట గురించి అనేక ఆసక్తికర కథలు ఉన్నాయి వాటిలో ఒకటి ఏమనగా అది భూగర్భ రంధ్రాల గురించి కుక్కుటం గుహలు అవి కుక్కుటం గుహలు ఒక చిన్న గ్రామం ఇక్కడ అనేక గు గుహలు ఉన్నాయి ఈ గుహలు పురాతన కాలం నుండి ఉన్నాయి మరియు అవి ఒకప్పుడు రాజులు మరియు మత నాయకులకు నివాసాలుగా ఉండేవని నమ్ముతారు ఈ గుహల గురించి కూడా అనేక ఆశక్తికర కథలు ఉన్నాయ్ ఈ కథలు మరియు గాథలు కోనసీమ జిల్లా యొక్క సంస్కృతి చరిత్ర యొక్క ఒక ముఖ్యమైన భాగంగా చెప్తారు అదే విధంగా ప్రజలకు వారి చరిత్ర మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడంలో సహాయపడతాయి